వ్యాపారాలకి ధనం అవసరమే కానీ కొన్ని వ్యాపారాలకి తక్కువ ఖర్చుతో కూడా వాటిని ప్రారంభించవచ్చు మరియు అన్నీ తెలుసుకుంటూ పెద్ద వ్యాపారంగా మార్చుకోవచ్చు ప్రభుత్వం కూడా వ్యాపారస్తులుకి చేయూతనిస్తుంది లోన్స్ ద్వారా ఎంతో మందికి మంచి ఆలోచన ఉంటే చాలు లోన్స్ ఇస్తూ ప్రోత్సాహిస్తుంది నాకు చిన్ననాటి నుండి వ్యాపారం చేయాలి అనే ఒక కోరిక ఉండేది కానీ నాకు ఎవరు సహకరించేవారు లేరు కానీ నేను వదులక ప్రయత్నించి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యాపారం ఇది రైతులకు సేంద్రియ ఎరువులతో ఎలా పండించాలి అని చెప్పేవాళ్ళు వాళ్ళకి అవసరమైనా కూడా మేము అవసరమైనవి కూడా వాళ్ళకి మేము అందించే వాళ్ళం ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచడమే ఈ వ్యాపారం ఒక్క ముఖ్య ఉద్దేశం మొదట్లో ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఆధునిక పరి పరి పరిజ్ఞానాన్ని రైతులకి అందించడం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం ఎలా చేస్తే ఎలాంటి గొ మంచిగా ఉత్పత్తి అవుతుంది ఎటువంటి ఎరువులు వాడాలి సేంద్రియ ఎరువులతో రైతులకు జ్ఞానాన్ని నింపడం ఇలాంటివి చేసేవాళ్ళం ఈ వ్యాపారం రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం మొదట్లో ఎన్నో ఆటంకాలు వచ్చినా అన్నిటినీ అధిగమించి ముందుకు సాగాము నాకు తెలిసి వ్యాపారం చెయ్యాలి అంటే ధనంతో పాటు ఎంతో ధైర్యం ఓర్పు ఉండాలి ఎన్నో ఒడిదుడుకు ఒడిదోడుకుని తట్టుకునే శక్తి ఉండాలి మంచి ఆలోచన ఉంటే వ్యాపారానికి ఎంతోమంది సాయం చేసే వాళ్ళు ఉన్నారు మరి గవర్నమెంట్ మరియు ఎంతోమంది వ్యక్తులు మన వ్యాపారానికి సాయం చేస్తారు వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి మూలధనంతో మూల మూలధనం ఎక్కువ ఉండాలని చాలామంది అనుకుంటారు కానీ మనకు మంచి ఆలోచన ఉంటే ఏద ఏదొక విధంగా ఎవరిని ఎవరి నుంచి అయినా సాయం అందవచ్చు వ్యాపారం చెయ్యాలి పదిమందికి ఉపయోగపడాలి అన్న ఆలోచన ఉంటే మనం ముందుకి వెళ్తాము వ్యాపారానికి ధనంతో పాటుగా మ ఓర్పు నేర్పు ఎదుటివాళ్ళకి ఎలా ఉపయోగపడాలి మన సమాజానికి ఈ వ్యాపారం ఎలా ఉపయోగపడుతుంది అనే మంచి ఆలోచనతో వ్యాపారం చేస్తే తప్పక విజయం సాధిస్తాము అని నా అభిప్రాయం